హలో హాయ్ అండి నేను స్మైలీ రెస్టారెంట్లో ఆర్డర్ చేసాను అయితే ఈ ఆర్డర్ని రిటర్న్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఫుడ్ ఐటమ్సు పెట్టుకున్నాను బిర్యానీ అలాగే పుల్కా అలాగే పంజాబ్ చికెన్ ఇలా కొన్ని ఐటమ్స్నీ ఆర్డర్ చేసుకున్నాను అయితే వారు వేరే వేరే ఆర్డర్స్ తెచ్చి ఇచ్చారు అయినా అమౌంట్ పే చేసాము కానీ ఏవో ఒకటి తిందాములే అనుకునేటప్పటికీ అవి టేస్ట్ బాగోలేదు మేము అడిగిన విధాలు కూడా లేదు అవి నేను నాకు ఇష్టకరము లేదు అందుకని నేను వాటిని రిటర్న్ చేయాలని అనుకుంటున్నాను నా అమౌంట్ని మీరు వచ్చి తీ ఇచ్చేసి ఈ ఆర్డర్ వాపస్ చేస్కోవాలను టున్నాను ఎందుకంటే నేను ఆర్డర్ చేసింది వేరే మీరు ఇచ్చింది వేరే ఆయనప్పటికీ అడ్జస్ట్ అయ్యాను కానీ వాటికి గూడా ఆహారం సరిగ్గా లేక ఇబ్బందికరంగా ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇవి రిటర్న్ చేయాలని అనుకుంటున్నాను మీరు వెంటనే వచ్చి ఈ ఆర్డర్ని రిటర్న్ తీసుకొని వెళ్ళమని కోరుతున్నాను